హలో గుడ్ ఈవెనింగ్ హలో గుడ్ ఈవెనింగ్ అండి థిస్ ఈస్ స్వాతి హియర్ ఎవరు ఎవరండి కాల్ చేసింది హలో నితీష్నా చెప్పండి ప్రాబ్లమ్ ఏంటండి

దెబ్బ తగిలిందా అండి ఓకే బ్లీడింగ్ ఏమైన ఎక్కువ అవుతుందా అండి మీకు ఓకే ఫస్ట్ ఎయిడ్ ఏమన్న చేసుకున్నారా ఓకే ఎక్కడన్న పక్కన డాక్టర్ని ఎక్కడన్న క్లినిక్లో సంప్రదించారా ఓకే ట్యాబ్లెట్స్ ఏమన్న తీసుకున్నారా మెడికల్ షాప్లో ఇట్ల ఏమైన టీటీ ఇంజక్షన్ ఏమైన ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏంటంటే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఎక్కువ హెవీ దెబ్బలు ఏమైన తగిలితే ఫస్ట్ మనం ట్వంటీ ఫోర్ అవర్స్లో టీటీ ఇంజక్షన్ అనేది తీసుకోవాలండి కంపల్సరిగా మన మా మీ ఫ్రెండ్ ద్వారా మా నెంబర్కి కాంటాక్ట్ అయ్యారా మనకు ప్రాబ్లం ఏంటంటే మీకు దెబ్బలు ఎలా త అంటే ఎంత ఇంజూర్ అంటే లోపల తగిలిందా కొంచం పైన మీద మీద మీద తగిలిందా మనకు తెలియదు కాబట్టి మీరు ఒకసారి మా క్లినిక్ స్క్రాచెచ్స్ పడిన ఒకసారి మా మన క్లినిక్కి మా క్లినిక్కి రండి అండి మేము మీకు వాట్సాప్లో టెక్స్ట్ చేసాను లొకేషన్ అండ్ మా నెంబరు మా ఆఫీస్ లొకేషన్ మా ఆఫీస్ నెంబరు క్లినిక్ లేదండి రేపు మార్నింగ్ ఓపెన్ ఉంటుంది నైన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు ఓపెన్ ఉంటుంది సో మీరు క్లినిక్కి వస్తే ఒకసారి ఎంతవరకు ఇంజూర్ అయ్యిందో నేను చెప్పగలను అండి ఇప్పుడు మనకు స్క్రాచెస్ అంటే లోపల ఒక్కొక్కసారి వెన్నెముక ఏమైన దెబ్బతినడం అవుతుంది కదండి బోన్స్ ఏమైన ప్రాబ్లం యా యా బోన్స్ అది లోపల ఏమైన తగిలింది ఏమో స్వెల్లింగ్ వచ్చిందా లేదా అని మనం చూడాలి కదండి అందుకని రేపు ఒకసారి మీరు క్లినిక్కి సంప్రదించండి

మార్నింగ్ నైన్ నైన్ టు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటుంది అండి ఓకే థ్యాంక్ యూ